రన్నింగ్ను అభిరుచిగా స్వీకరించడానికి నన్ను ప్రేరేపించింది ప్రధానంగా ఆరోగ్యం మరియు మానసిక శాంతి చిన్నతనం నుంచి నేను యాక్టింగ్ యాక్టివ్గా ఉండేవాడిని కానీ నిజమైన ఆసక్తి మరియు క్రమశిక్షణతో రన్నింగ్ చేయడం కొద్ది సంవత్సరాల క్రితం ప్రారంభ అయ్యింది సహజంగా నేను రన్నింగ్ ప్రారంభించిన ప్రథమ దశలో చిన్న చిన్న దూరాలు మాత్రమే పరిగెత్తే వాడిని కానీ కొద్ది కాలానికి దీన్ని ప్రయోజనాలు అనుభవిస్తు దీని నా రోజువారీ జీవిత జీవనశైలిలో భాగం చేస్తున్నాను మెల్లగా మరింత దూరం పరిగెత్తడం ట్రయిల్ రన్నింగ్ స్వింగ్ ఇంటర్వెల్స్ అలాగే మ్యారథాన్లో కూడా ప్రవేశించాను రన్నింగ్ వల్ల నాకు జరిగిన ప్రయోజనాలు విజయాలను చూడండి నేను రన్నింగ్లో సిరీస్గా తీసుకున్నప్పుడు చిన్న రేసుల నుండి ప్రారంభించాను మొదట ఫైవ్ కేే తర్వాత టెన్ కేే మరింత అనుభవాలను పొందిన తర్వాత హాఫ్ మ్యారథాన్ లాంటివి ఇవవ ఈవెంట్ వాటికి కూడా పాల్గొన్నాను నా స్టామినా మరియు శక్తిని స్థాయిని పెంచుకోవడానికి ప్రత్యేక వ్యాయామాలు పోషకాహారం మరియు మ మెరుగైన ట్రైనింగ్ పద్ధతులను అవలబవ అవలంభించాను స్మాల్ స్వింగ్ రేస్లో పాల్గొని వేగంగా మెరుగుపరిచే ప్రయత్నం చేశాను దీర్ఘకాలం పాటు పరిగెత్తగలిగే సా సామర్థ్యం నాకు మెరుగుపడింది మొదట నేను రెండు నుంచి మూడు కిలోమీటర్లు పరిగెత్తడమే కష్టంగా అనిపించేది కానీ ఇప్పుడు పది కిలోమీటర్ల కంటే ఎక్కువ కష్టం కష్టపడకుండా ప్రయత్నించాను రన్నింగ్ నాకు ఎంతో మానసిక ఉద్వేగాన్ని అందించింది కండకాలకు మంచి బలం వచ్చింది ముఖ్యంగా కాళ్ళు మోకాళ్లు ఏ నొప్పులు లేకుండా మంచి మంచిగా రన్నింగ్ చేశాము స్వింగ్ స్వింగ్ ఇంటర్వ్రైస్ చేయడం వల్ల వేగంగా పరిగెత్తగలిగే సామర్థ్యం పెరిగింది ట్రైయిల్ రన్నింగ్ కారణంగా నా బ్యాలెన్స్ మరియు కండరాలు సహకారం మెరుగు అయ్యాయి కండరాలు నుంచి బలం వచ్చింది ముఖ్యంగా కాళ్లు మోకాళ్లు మరియు కో కో మిల్లింగ్స్ బలంగా ఉన్నాయి దీర్ఘకాలం పాటు పూర్తి చేయడం వల్ల పట్టుదల సహనం పెరిగాయి